రాత్రి పూట చేపలు పట్టడానికి వెళ్ళలేదు రాత్రి పూట చేపల వేట ప్రమాదకరము ఎందుకంటే సముద్రతీరంలో రాత్రి సమయంలో ఏం జరుగుతుందో తెలియదు ముఖ్యంగా ఆటుపోటులు ఎలా వస్తాయో అంచనా వేయలేము దీనివల్ల రాత్రిపూట చేపల వేటకు వెళ్ళడం ప్రమాదకరం